తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు తొమ్మిది లక్షల తొంభై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది